మేము కబడ్డీ ఆడేటప్పుడు మాకు అంటూ ఒక సమూహం ఉండేదండి మా లీడర్ అపర్ణ మేము అందరూ కలిసి కబడ్డీ ఆడేటప్పుడు తనిచ్చే ఇన్స్ట్రక్షన్స్తో మేము ముందుకు వెళ్ళేవాళ్ళమంతా అది స్కూలింగ్లో ఉన్నప్పుడు జరిగేది నాకు ప్లే గ్రౌండ్లో ఉన్నప్పుడు లావణ్య అనేసి ఇంకొక టీం కూడా ఉండేది అనమాట వాళ్లకి మాకు కాంపిటీషన్ పెట్టినప్పుడు ఏంటంటే ఒక సమూహంగా మేమందరం కలిసి వాళ్ళనెదుర్కోవటం జరిగింది దీని వల్ల మాకు ఫస్ట్ ప్రైజ్ కూడా రావడం జరిగింది ఇదంతా మా సమూహానికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ కానీ ఇంకా కోఆర్డినేషన్ అనేది చాలా బాగుందనేసి మాకు టీచర్స్ ఆళ్ళు కూడా పొగిడేవారు ఎవరు ఫస్ట్ వెళ్ళాలి ఎవరు ఎలాగ వాళ్ళని లాక్ చేయాలి అనేది మాకు లీడరైనటువంటి అపర్ణ అనేది చాలా బాగా చెప్పేవారండి ఇంకా దాని వల్ల మేము గేమింగ్లో మెళుకువలు కూడా జరగటం జరిగింది అలాగే బందు కట్లో కూడా ఒక భాగంగా ఉన్నాము అది ఎలా ఉందంటే మాకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఎలా ఉండాలి అనేవి ఆటలో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మాకు నేర్పించటం జరిగింది